నా కెరియర్లో నేను దేని కోసం చూస్తున్నాను అంటే మా మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఏదైనా డిజైన్ కానీ ఏదైనా వర్క్ కానీ నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నాను భవిష్యత్తులో అది నాకు బాగా ఉపయోగపడుతుంది అనే కెరియర్ బాగుంటుందని అనుకుంటున్నాను కాబట్టి ఆ భవిష్యత్తులో నేను దెనికోసం చూస్తున్నానంటే ఏదైనా డిజైన్ చేసుకుని దాని మీద నేను ఓన్గా చెయ్యాలి అనుకుంటునాను